చెప్పండి మా శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజీ ఏం కావాలమ్మా మీకు ఓకే మా ఎక్కడ కంప్లీట్ చేసారు అమ్మ ఏ గ్రూప్ కంప్లీట్ చేసారు అమ్మ ఓకే మీకు ఏ కోర్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువ ఓకే మా వివేకానంద డిగ్రీ కాలేజ్ తీసుకున్నట్లయితే చాలా కోర్సస్ ఉన్నాయి బీఎస్సి మళ్ళీ బిఏ కంప్యూటర్స్ బిఏ మ్యాథమెటిక్స్ బీకామ్ బిబిఏ బిఎస్సి మ్యాథమెటిక్స్ బిఎస్సి స్టాటిస్టిక్స్ అలా చాలా కోర్సస్ ఉన్నాయి మీరు బీకామ్ కంప్యూటర్స్ చేయాలనుకుంటున్నారా బీకామ్ కంప్యూటర్స్ మీకు జనరల్ కావాలా లేకుంటే ఎలా కావాలమ్మా రెండు ఉన్నాయి దీంట్లో మనకి ఆర్డినరీనా జనరలా అదేమ్మా కంప్యూటర్ అప్లికేషన్ మీకు రెండుగా ఉన్నాయి జనరల్ ఉంది ఆర్డినరీ ఉంది మీకు దాంట్లో ఏ విధంగా కావాలమ్మా మీకు ఓకే మా జనరల్ అంటే మన విద్యా విజ్ఞాన సుధ కాలేజ్ తీసుకున్నట్లయితే ప్రతీ ఒక విషయాల్లో బాగున్నాయమ్మా క్లాసెస్ నుంచి వచ్చే ఫ్యాకల్టీ మీకు చెప్పే విషయాలు ప్రతీ ఒకటి మీకు వీక్లీ వన్స్ వచ్చేసి టెస్ట్ కండక్ట్ చేస్తారమ్మా ఫ్యాకల్టీ ప్రతీ ఒక్కరికి వీక్లీ వన్స్ ఇట్లా టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల ప్రతీ ఒక్కరికి ఎంత ఎంత మాత్రం అర్థం అవుతుంది సబ్జెక్ట్ ప్రతీ ఒకరికి అదే ఈచ్ అండ్ ఎవరీవన్ కేర్ తీసుకొని చెప్తానారమ్మ అంత

అంతేకాకుండా ఈ ఏస్సే రైటింగ్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతాయి మీకు స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ ప్రతీ ఒకటి మన మన కాలేజ్ నుంచి మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు ప్రతీ ఒకటి క్యాంటీన్ తెచుకున్నట్లయితే క్యాంటీన్ మీకు ఉంటుంది కాలేజ్లో ఆఫోర్డబుల్ ప్రైజ్ మంచి క్వాలిటీ ఫుడ్ మీకు పెడతారు ఒకవేళ లేదు మనం క్యారేజ్ తెచ్చుకోలేదంటే ఫుడ్ ప్రొవైడ్ చేసేది మంచి క్వాలిటీగా ఉంది బయట మనకి తక్కువగానే ఉంటుంది ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది క్లాస్ రూమ్ డిజిటల్గా ఉంటుంది మా ఏసీ మీకి బాగా క్లాస్ బాగా వినచ్చు ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఫ్యాకల్టీ స్టూడెంట్ వచ్చేసి బాగా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు ప్రతీ ఒక విషయాన్ని స్టూడెంట్ బాగా నీట్గా చెప్తారు ఏ ఒక డౌట్లున్నా బాగా ఫ్రీగా అడగండి మా ఫ్యాకల్టీతో మీరు ఆంధ్రా మీరు ఏ విషయాలు అడగడానికి లేకుంటే మీరు ఫ్యూచర్లో ఏదన్న చేయాలనుకున్నా ఎక్స్ట్రాగా కోర్సస్ ఏమన్న చేయాలనుకున్నా టెక్నాలజీ పరంగా ఏమన్న నేర్చుకొవాలన్నా ప్రతీ ఒక కోర్సొచ్చి ఇక్కడ ఆఫర్ చేస్తారు అమ్మ మీకు సిక్స్ మంత్స్ వచ్చేసరికి ఒక కోర్స్ నేర్పిస్తారమ్మ మీకు మీరు ఫైనల్ ఇయర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపు మీ చేతిలో కం కంపల్సరీగా జాబ్స్ ఉంటాయమ్మ మీకి ఒక ఫోర్ టు ఫైవ్ జాబ్స్ వచ్చేటట్లుగా మీకు చూస్తాము ఎక్కువ కంపెనీస్ వస్తాయి కంపెనీస్ తీసుకున్నట్లయితే టాటా గ్రూప్ కాని విప్రో కాని టెక్ మహేంద్ర కాని చాలా వస్తాయి మా గూగుల్ కాని రీసెంట్గా వస్తుంది ఇప్పుడు టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి గూగుల్ కాని వస్తుంది మీరు మంచిగా చదివినట్లయితే మీరు లాస్ట్లో వస్తాయి మా మనకి ఇక్కడ ఎక్కువ ఎయిటీన్ ల్యాక్స్ పర్ యానమ్ వచ్చింది అమ్మ ఏమ్మా అమ్మ అడ్మిషన్ ఫీజ్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అమ్మ మా మీరు ఆన్లైన్లో ఫిల్ చేస్తారన్నా ఆన్లైన్లో ఫిల్ చేయచ్చు మా మీరు ఇక్కడికి కాలేజ్కి వచ్చినట్లయితే మీకు ప్రాక్టికల్గా ప్రతీ ఒకటి చుపిస్తాము క్లాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు కాలేజ్కి వచ్చినట్లయితే ప్రతీ ఒక ఎన్విరాన్మెంట్ మీకు చూపిస్తాం మా క్లాసెస్ ఎలా ఉన్నాయి కింద స్టాఫ్ రూమ్స్ కాని కంప్యూటర్ ల్యాబ్స్ బాగున్నాయమ్మ మీకు టూ వీక్స్ వన్స్ వచ్చేసి ల్యాబ్స్కి పంపిస్తారు కంప్యూటర్స్కి మీరు బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటారు కాబట్టి మీకు వచ్చేసరికి ఎక్స్ట్రాగా మీకు కోర్స్ నేర్పించి ట్యాలెంట్ నేర్పిస్తారమ్మ మీకు మీకు నేర్పిస్తారు మీ ప్రతీ ఒక విషయాన్ని నేర్చుకోవాలనుకున్న కింద ల్యాబ్లో నేర్చుకొవచ్చు లైబ్రరీస్ ఉన్నాయి సెమినార్ హాల్సున్నాయ్ ప్రతిదీ నేర్పిస్తాం మా మీకు ఏమన్న డౌట్లు ఉందామా ఇంకా ఏమన్న అమ్మ పొద్దున మాములుగా ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అమ్మ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయి ఈవెనింగ్ ఫోర్ కల్లా అయిపోతుంది అమ్మ కాలేజీ మీకు మీరు ఒక తొమ్మిది నుంచి పది మధ్యలో వచ్చినట్లయితే మీకు నేను అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేస్తాను అమ్మ మీరు ఎన్ని గంటలకి వస్తారు అమ్మ అయితే మీరు నాలుగు గంటల దాకా ఉంటుంది సాయంత్రము బస్సెస్ ఉన్నాయమ్మ బస్సెస్ ఇప్పుడు ప్రతి విలేజ్కి బస్సెస్ ఉన్నాయమ్మ మీకు బస్ ఫీజ్ తీసుకున్నట్లయితే మీకు సిక్స్ టు సెవెన్ థౌజండే అమ్మ మీకు మార్నింగ్ ఎన్ని మార్నింగ్ మీరు చూసుకొని వచ్చేయండి అమ్మ మీకు ఏ విషయాన్ని ప్రతీది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు నచ్చినట్లయితే చేరండి ఒకవేళ మీకు ఏది అర్ధమవ్వలేదు ఏమన్న మీరు కోర్స్ ఏదన్న చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు అమ్మ రేపు పది గంటలకు వస్తారా కోర్స్ విషయంలో ఏమన్న వేరే ఏమన్న మారలా అమ్మ మీకు ఓకే అమ్మ ఓకే అమ్మ ఓకే అమ్మ అయితే ఓకే అమ్మ ఓకే అమ్మ